హలో రాము గారు ఎక్కడ ఉన్నారండి నేను ఆటో బుక్ చేసుకొని చాలాసేపు అవుతుంది నేను బుక్ చేసిన చోటులోనే ఉన్నాను మీరు అదిగో వస్తాను ఇదిగో వస్తాను అని అంటున్నారు ఇప్పుడు వరుకు రాలే నేను ఆటో బుక్ చేసి ట్వెంటి ఫోర్ మినిట్స్ అవుతుంది ఇప్పటి వరకు రాకపోతే ఎలాగా మీకు ఎన్నోసార్లు కాల్ చేశా కాల్ చేసినా మీరు లిఫ్ట్ చేయలేదు సో మీరు ఎక్కడున్నారు ఏంటి ఎంత టైంలో వస్తారు అసలు ఏ ప్లేస్లో ఉన్నారు మీరు నేను ఉండే చోటుకి వస్తున్నారా రావటం లేదా చెప్పండి లేదంటే నేను వేరే ఆటో అయినా ట్యాక్సి అయినా బుక్ చేసుకుంటా సో త్వరగా నేను ఉన్నప్లేస్కి వచ్చేటట్టు ట్రై చేయండి రాము గారు